నా పేరు కుమారు మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు మా అమ్మగారు మా ఇంటి దగ్గరే ఉంటారు అలాగే నాకు ఒక చెల్లి ఉంది నేను రాజమండ్రిలోని గైట్ కాలేజీలోని ఇంజినీరింగు నాలుగవ సంవత్సరం చదువుతున్నాను మా చెల్లి కూడా అదే కాలేజీలో చదువుతుంది మేము రావులపాలెంలో ఉంటున్నాము ఖాళీ సమయంలో నేను చదువుకుంటూ మిత్రులతో ఆడుకుంటూ ఉంటాను నేను ఒక ఇంజనేరు అవ్వాలన్నదే నా కళ అలాగే ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నేను బాగా సెటిలవ్వాలన్నది నా ఆశ